ఎవరైనా సరే యోగా నేర్చుకునేటప్పుడు నేను ముఖ్యంగా వాళ్లకు చెప్పే సలహాలు కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా వాళ్లకి ఎక్కువగా కూడా ధ్యానం ఎక్కువ చేయమని చెప్తాను అదే విధంగా ప్రశాంతంగా ఉండమని చెప్తాను కోపానికి దూరంగా ఉండమని చెప్తాను ఎక్కువగా మొబైల్స్ వాడడం మానేసి యోగా చేసినంత సేపు కూడా యోగాలోనే ఇంట్రెస్ట్ అంతా పెట్టి యోగా చేయాలని కోరుకుంటాను అదే విధముగా నీరు ఎక్కువగా తాగాలని కూడా చెప్తాను ఎప్పుడూ కూడా ఒక రోజు కూడా లేట్ చేయకుండా యోగ ప్రతిరోజు చేయాలని ముఖ్యంగా చెప్తాను దీని వలన యోగ చేయడం వలన అందరూ ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా యోగ చేయడం వలన వాళ్లకు ఆరోగ్యంగా ఉంటారు ధ్యానం చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు గుండె సమస్యలు తగ్గుతాయని కూడా చెప్తాను అంతేకాకుండా యోగ చేసేటప్పుడు దానికి తగిన దుస్తులను ధరించమని అదే విధంగా ఎక్కువగా ఆడంబరాలకు పోకున్నా ఎక్కువగా ఆవేశం లేకున్నా నిదానంగా ప్రతి ఒకటి కూడా ఒకటి తర్వాత ఒకటి నిదానంగా చేయమని చెప్తాను ఎందుకంటే యోగాలో అతి ముఖ్యమైనది ఓపిక ఇది ఓపిక అనేది లేకపోతే యోగ చేసిన సరే మనం వృధాగా అయిపోతుంది కాబట్టి ఓపికతో మనం యోగా చేస్తూ ధ్యానం చేస్తూ ఆరోగ్యమైన జీవితాన్ని గడపమని నేను చెప్తాను